హలో హలో బ్రో మీది మొబైల్ షాపా అదే బ్రో మేము మొన్న మొబైల్ తీసుకున్నాను మీ దగ్గర అది టెంపర్డ్ గ్లాస్ పగిలింది కింద పడి అది ఎక్స్చేంజ్ చేయాలి ఎప్పుడు ఉంటారు మీరు ఎక్స్చేంజ్ చేయాలి అది అంటే బైక్ మీద అట్లా వెళ్తుంటే అది చెయ్యి జారి గట్ల అది పడ్డది టెంపర్డ్ గ్లాస్ మొత్తం పగిలిపోయింది దాన్ని ఎక్స్చేంజ్ చేయాలి ఎక్స్చేంజ్ చేయాలి బ్రో దాన్ని అదే బ్రో మనీ ఎంత అవుతుందని తెలుసుకుందామని ఎంత అవుతుంది టెంపర్గ్లాకి క్యాజువల్గా అంటే అంటే కెమెరా వెనకాల బ్యాక్ అంతా మంచిగా ఉంది బ్రో ముందర టెంపర్డ్ గ్లాస్ ఒకటి మొత్తం పగిలిపోయింది అంతా డిస్ప్లే ఏమి పోలేదు అనుకుంటాను అవునా ఎప్పుడు ఎప్పుడు ఓపెన్ చేస్తారు ఈరోజు షాప్ ఉంటుందా ఈరోజు ఓపెన్ ఉంటుందా వచ్చి షాప్ ఎక్కడ కొంచం ఐడియా లేదు కొంచెం లోకేషన్ సెండ్ చేయండి లోకే అదే బ్రో ఫోను కొంచెం అది పగిలింది అదే దానికోసం అని కాల్ చేసిన ఎంత అవుతుంది మనీ గిట్ల అని రేపు వస్తాను బ్రో మరి ఇంకా బ్రో అది తీసుకొని వన్ వీక్ ఏమో అవుతుంది బ్రో అది ఇక అది జారిపడ్డది గట్ల అయింది ఏమి లేదన్న అది ఒకటి అది డిస్ప్లే కవర్ ఒకటి

సరే బ్రో రేపు రేపు వస్తాను